సార్ చెప్పండి సార్

అసలు అది మాది బాగుంటుంది సార్ మాది మీరు చెప్పినట్టు అది మీకు ఇప్పుడు ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మీకు కావాలంటే అన్ మొత్తం మీకు కంప్లీటుగా ఇన్విటేషన్ దగ్గర నుంచి ఎండింగ్ మీకు వీడియో ఇచ్చేది ఫొటో ఇచ్చేది ఆల్బమ్ ఇచ్చేది అన్నీ కూడా ఉంటుంది సార్ మీకు అసలు ఎక్కడ ఎక్కడైన పర్లేదు ఏ ప్లేస్ అయినా సరే మావాళ్ళు వస్తారు మీకు క్లారిటీ కూడా ఏమి ప్రాబ్లమ్ ఏమి ఉండదు రేట్ అంటారా రేట్ కూడా మేము ఏమి ఎక్కువ ఏమి తీసుకోము పనికి తగ్గట్టు తీసుకుంటాము మేము మొత్తం సార్ ఇన్విటేషన్స్ దగ్గర నుంచి అన్నీ మీకు ఎండింగ్ ఆల్బమ్ వరకు వీడియో వరకు ఏదన్న సరే మీకు కావల్సిస్తే మోషన్ పోస్టర్స్ అన్నీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర మీకు కావాలంటే సార్ మా దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి మీరు ఒక ఒకవేళ ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటే మొత్తం మేము చూసుకుంటాము సార్ లేదు మాకు ఇవి సర్టైన్ ఇవి ఉంటే చాలు అని అంటే ఇంక దాని ప్రకారం వెళ్ళవచ్చు ఫుల్ ప్యాకేజ్ అయితే ఒక ట్వంటీ థౌసండ్ ఉంటుంది సార్ కంప్లీటుగా మొత్తం మీకు ట్వంటీ థౌసండ్ అంటే ఇంక చాలా చీప్ సార్ బయటతో పోల్చుకుంటే బయట మీకు చాలా చెప్తారు ఎందుకంటే ఆల్బమ్స్ ఏంటి మళ్ళీ మీకు ఈ ఆల్ డిజిటల్గా కూడా ఇవ్వాలి కదా సార్ అలాగని కాదు సార్ మీకు తెలిసిన వాళ్ళని కాదు అసలు కావల్సిస్తే ఆయన్ని అడగండి మాది ఎంత తక్కువ తీసుకుంటామో ఇరవై వేలు అంటే చాలా తక్కువ ఇక అందులో కూడా తగ్గించాలంటే ఇంకా మాకు కుర్రోళ్ళకు వెళ్తది తప్ప మాకు ఏమి ఉండదు సార్ మీరు ఎప్పుడు సార్ డెకరేషన్ అది కూడా మా వాళ్ళే చూసుకుంటారు సార్ మొత్తం అవి కాదు అవి కాదు సార్ అవి మా దాంట్లో ఉండదు మీరు చెప్పాలది కావల్సిస్తే మేము చూపిస్తాం ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్నది మొత్తం మేము చెప్తాం కావల్సిస్తే మీకు డిజైన్ అది కూడా మేము చెప్తాం మీకు ఏమి మాట ఏమి రాదండి చాలా బాగుంటుంది అండి ఈ సోమవారం వస్తాం అండి చూసుకోవటానికి మీరు ప్లేస్ అది చూపిస్తే మేము మొత్తం తీసుకుంటాం మొత్తం చూసుకుని అన్నీ కూడా మీకు రాసిస్తాం ఏమేమి కావాలి ఏంటి అన్నది మీరు తెచ్చిస్తే సరిపోద్ది అడ్వాన్స్ ఏమన్నపే చేస్తారా సార్ అడ్వాన్స్ ఒక టెన్ థౌసండ్ సరే సార్ వచ్చాక మాట్లాడుకుందాం వచ్చాక మాట్లాడుకుందాం లేండి